నాకూ ఫొటోలు దిగడం అంటే చాలా ఇష్టం నే నా మొబైల్లో ఎన్నో ఫొటోలున్నయి ఎలాగంటే ఒక రెండు వేల ఫొటోలు దాకా నా ఫో నా మొబైల్లో ఉన్నయి నా గ్యాలరీలో అలా నేను ఫొటోలు ఎన్నో దిగాను నేను వివిధ ప్లేసెస్లోకి వెళ్ళి చాలా ఫొటోస్ దిగాను నాకు నచ్చిన ఫొటోల్లో ఫొటోల్లో నేనూ యాగంటికి వెళ్ళిన ఫొటో యాగంటికి వెళ్ళాము అక్కడ చాలా ఫొటోస్ దిగాము అందులో ఒక ఫొటో అంటే నాకు చాలా ఇష్టం యాగంటి గుడి దగ్గర మేము ఒక ఫో ఫొటో దిగాము అది మా అన్నది అన్నా తీసాడు ఫొటో యాగంటి అనేది ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్లేసు అక్కడ చాలా మంది అక్కడికి చాలా మంది వస్తారు అక్కడ దాని అక్కడ యాగంటీకి ప్రత్యేకమయింది ఏందంటే అక్కడ నంది ఇరవై ఏళ్ళకి పన్నెండే పన్నెండేండ్లకి ఒకసారి పెరుగుతుంది ఒక అంగుళం పెరుగుతుంది అయితే నేను అక్కడ ఒక ఫోటో దిగాను నాకు అది జ్ఞాపకంగా మిగిలిపోయింది ఇప్ప ఇప్పటికి నేను ఆ ఫొటోని గుర్తించుకుంటాను నేను ఆ ఫొటో ఒక సంవత్సరం కిందట నేను దిగాను ఆ ఫొటో ఆ ఫొటో మా అన్ మా అన్న తీసా తీసాడు ఫొటో నా ఫోన్లో అక్కడా యాగంటిలో ప్రత్యేక దా దైవం ఏంటంటే శివుడు అక్కడా శివుడు కొలువై ఉన్నాడు ఇంకా అక్కడ ప్రకృతి ఎంతో చాలా బాగుంటుంది ఆ ఫొటో నేను ఎందుకు దిగాను అంటే గుడి ప్రత్యేకత చూపించడానికి ఆ గుడి ఎలా ఉంటుందో చూపిం చూపించుకోడానికి ఇంకా అక్కడ చాలా ప్లేస్ కూడా చాలా బాగుంది ఇంకా అలా చెట్లు కూడా చాలా బాగుండేవి గుడి కూడా మంచిగా పడుంది ఫొటోలో అక్కడా ఒక చాలా గుహలు కూడా ఉన్నాయి గుహ గుహలలో కూడా నేను ఫొటోస్ దిగాము కాకపోతే నాకూ ప్రత్యేకమయిన ఫొటో అంటే యాగంటి గుడి దగ్గర శివుని గుడి దగ్గర దిగిన ఫొటో

శివుడు శివుడు కొలువై ఉన్నాడు ఆ యాగంటిలో అక్కడ ప్రత్యే ప్రత్యేకతా చాలా గొప్పదీ అంటే డైలీ అక్కడ రోజు అక్కడ పూజలు చేస్తూనే ఉంటారు శివుడు అక్కడా శివ రాత్రి వచ్చి శివరాత్రి వచ్చిందంటే చాలు చాలా మంది భక్తులు రద్దీగా కనిపిస్తుంటారు అక్కడ ప్రత్యేకత అది యాగంటి ప్రత్యేకత యాగంటి అనేది చాలా మందికి గుర్తుండిపోయే స్థలం అక్కడ తెలంగాణా నుంచి ఎన్నో రాష్ట్రాల వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు ఆ యాగంటి ప్లేస్కి అనేది వస్తారు ఆ గుడికి శివుడ్ని దర్ దర్శించుకోడానికి అక్కడ ప్రత్యేకత నంది పెరగడం మాత్రమే ఆ నంది పెరగడం గురించి తెలుసుకోడానికి చూడడానికి చాలా మంది వచ్చేవారు వస్తున్నారు ఇంకా అక్కడ యాగంటిలో ఎంతో మంది సెలబ్రిటీస్ కానీ ఇంకా సినిమాలు కానీ సీరియల్స్ కానీ ఎన్నో చాలా షూటింగ్ అయ్యాయి కాబట్టి నేను అక్కడికి వెళ్ళానని ఆ ఫొటో దిగడం జరిగింది నేను అక్కడ శివుడి గుడి దగ్గర దిగిన ఫొటో మాత్రం నాకు చాలా ప్రత్యేకమైంది ప్రత్యేకమయినది ఇంకా ఆ ఫొటో ఎప్పటికయినా నాకు గుర్తుండిపోతుంది యాగంటీ కీ మేము ఎందుకు వెళ్ళామంటే మాకూ ట్రావెలింగ్ అంటే ఇష్టం ఇంకా అక్కడికి వెళ్ళాము మా అన్న వాళ్ళతోటి యాగంటికీ నాకు ఫొటోస్ అంటే చాలా ఇష్టం ఇంకా పిక్ గురించి చెప్పాలంటే ఆ పిక్లో ప్రత్యేకత ఏందంటే నంది నేను దిగిన పిక్లో నంది ఉంది ఆ నంది గురించి చెప్ప చెప్పడానికి ఆ ఫొటోని దిగాను ఇంకా గుడి కూడా చాలా అందంగా ఉంటుంది ఇ ఇంకా ఇలా ప్రకృతి కూడా బాగా ఉంటుంది చాలా చూడటానికి చూడముచ్చటగా ఉంటుంది యాగంటి ని దర్శించుకోవడం యాగంటిలో శివుడ్ని దర్శించుకోవడం మా అదృష్టం ఇంకా మళ్ళీ ఏ ఎప్పటికీ వెళ్తామో లేదో తెలీదు కాబట్టీ ఆ ఫొటోస్ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి ప్రత్యేకంగా ఆ నంది దగ్గర దిగిన ఫొటో నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది